డ్రాయింగ్ మరియు కళా సామాగ్రి ఉపయోగంపై వివరణాత్మక సమాధానం ఒకటి నేను ఉపయోగించే కళా సామాగ్రి డ్రాయింగ్ లేదా పెయింటింగ్ చేయడానికి వివిధ రకాల కళా సామాగ్రిని ఉపయోగిస్తాను అవి నా అవసరాలను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని ముఖ్యమైనవి పెన్సిల్స్ అండ్ షేడింగ్ పెన్సిల్స్ హెచ్ బీ టూ బీ ఫోర్ బీ సిక్స్ బీ ఎయిట్ బీ టెన్ బీ వంటి రేంజ్లో స్కెచ్చింగ్కు ఉపయోగిస్తాను ఇంకా పెన్స్ అండ్ ఫైన్ లైనర్స్ మైక్రో టిప్ పెన్స్ మైక్రోన్ పెన్స్ సాకుర పిగ్మా డీటెయిల్డ్ డ్రాయింగ్కి బాగుంటాయి వాటర్ కలర్స్ అండ్ అక్రిలిక్ పెయింట్స్ సాఫ్ట్ టచ్ ఇస్తాయి ఆయిల్ పెయింట్స్ అండ్ గౌష్ కలర్స్ ప్రొఫెషనల్ పెయింటింగ్ కోసం ఉపయోగిస్తారు బ్రష్లు డిఫరెంట్ సైజులు అండ్ టిప్స్ కలిగి నా బ్రష్లో ఫైన్ అండ్ బోల్డ్ స్ట్రోక్స్ ఇవ్వడానికి ఉపయోగిస్తాను క్యాన్వాస్ అండ్ స్కెచ్ బుక్స్ స్కెచ్ బుక్ల సాధారణంగా డ్రాయింగ్ కోసం క్యాన్వాస్ ప్రొఫెషనల్ పెయింటింగ్స్ కోసం ఉపయోగిస్తాను ప్యాలెట్ అండ్ కలర్ మిక్సింగ్ టూల్స్ రంగులను మిక్స్ చేయడానికి ఉపయోగిస్తాను నా ఇష్టమైన బ్రాండ్లు పెన్సిల్స్ అండ్ స్కెచ్ పెన్స్లో స్టేటర్ ఫ్యాబర్ క్యాస్టిల్ ప్రిజమా కలర్ ఇంకా పెన్స్ అండ్ ఫైన్ లైనర్స్లో సకురా పిగ్మా మైక్రోన్ యునిపిన్ కోపిక్ వాటర్ కలర్స్లో విన్సర్ అండ్ న్యూటన్ క్యామెల్ కోవి వాటర్ కలర్స్ అక్రాలిక్ పెయిన్స్లో బ్రష్ట్రో లిక్విటిక్స్ ఫెవిక్రల్ బ్రష్లలో క్యామ్లీన్ బ్రష్ట్రో విన్సర్ అండ్ న్యూటన్ స్కెచ్ బుక్స్ అండ్ క్యాన్వాస్లో క్యాన్సన్ బ్రష్ట్రో స్టాత్మూర్